ఆటలు మన నిత్య జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే మనం ఆటలు ఆడడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాము దానివల్ల మన యొక్క శరీరం చాలా చ చురుగుగా పనిచేస్తుంది మరి మన శరీరంలో ఉన్న ఫ్యాట్స్ వంటివి కరుగుతు ఉంటాయి ఆటలు ఆడడం వల్ల బ్రెయిన్ చాలా వేగంగా పనిచేస్తు ఉంటుంది ఆటలు మన నిత్య జీవితంలో చాలా ఉపయోగకరమైనవి ఆటలు ఆడడం అనేది మనకి చిన్నప్పుడు నుంచి అలవాటు అయినవి ఆటలు ఆడడం వల్ల చాలా మంచిది